ఇంత రాత్రి పూట మీరు క్షేమంగా ఇంటికి తీసుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ అయితే షేమ్గానే ఇంటికి తీసుకు వస్తారు కానీ మీరు చాలా నిదానంగా ఇంటికి తీసుకురావడం జరిగింది అందుకే మీకు చాలా చాలా థాంక్స్ ఈ ఇక్కడ ఎత్తు ఒంపులు దగ్గర కూడా చాలా నిదానంగా డ్రైవ్ చేసి చాలా క్షేమంగా అయితే మమ్మల్ని ఇంటికి తీసుకు వచ్చారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఇలా నిదానంగా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటే ప్రతీ ఒక్కరు కూడా ఏ సమయంలోనైనా వాహనాలు బయట వాహనాలు ఎక్కడానికి చాలా ధైర్యంగా ఉంటారు